నేను కొన్నిసార్లు ఇంట్లో వస్తువులను తయారు చేయడానికి ప్రయత్నిస్తాను ఉదాహరణకు నేను ఒకసారి పాత దుస్తులను ఉపయోగించి ఒక తివాచీని తయారు చేశాను ఇది చాలా కష్టమైన పని కానీ చివరికి అది చాలా అందంగా వచ్చింది నేను ఆర్ట్ మరియు క్రాఫ్ట్ సహాయంతో నా ఇంటిని అలంకరించుకోవడానికి చాలా ఇష్టపడతాను నేను గోడలకు చిత్రాలు వేస్తాను కుండీలలో మొక్కలు పెంచుతాను మరియు రంగురంగుల వస్త్రాలతో నా ఫర్నిచర్ను అలంకరిస్తాను నాకు ఆర్ట్ మరియు క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇది నన్ను సృజనాత్మకంగా ఉండడానికి మరియు నా వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి సహాయపడుతుంది ఇది నా ఇంటిని మరింత ఆహ్లాదకరమైన మరియు వ్యక్తిగత ప్రదేశంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది ప్రతి ఒక్కరూ తమ ఇంటిని తమకు నచ్చిన విధంగా అలంకరించుకోవాలి అని నేను నమ్ముతున్నాను మరియు ఆర్ట్ మరియు క్రాఫ్ట్ దీన్ని చేయడానికి ఒక గొప్ప మార్గం